నమస్కారమండి న్యూస్ న్యూస్ పేపర్ చదువుదామని వచ్చానండి సాక్ష్ సాక్షి పేపర్ చదువుతానండి

అలా కాదండి ఒకదాంట్లో నిజమైతే ఇంకోదాంట్లో అబద్ధం కదండి ఈనాడు పేపర్లో చదివితే ఒక న్యూస్ అండి అదే న్యూసు సాక్షి పేపర్లో వేరేగా ఉంటుందండి

అవునండి అవునండి

అవునండి అవునులెండి వాళ్ళకి డబ్బు వచ్చేవే చూసుకుంటారు కదండి

అస్సలా కనిపిచ్చరండి

సరే అండి సరేనండి సరేనండి